గుడ్ మార్నింగ్ మ్యామ్ ఊటీ ఊటీ చూడాలి అనుకుంటున్నాం మేడం

కేరళ కూడా బాగుంటుంది అనుకోండి అది కూడా ఊటీ కూడా చూడాలి అనుకుంటున్నాం మేము

మీ మీరు కూడా మాకు కూడా చెప్పండి వెళదాం కలిసి అవునవును

మీరు కూడా ఊటికి

ఓకే ఓకే ఓకే అండి